పల్లి ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పుడు ఏంటంటే నండి స్కూల్లోనే గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి అది ఏంటంటే లీజర్ హావర్ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది అనమాట ప్రతి డే కూడా అన్ని సబ్జెక్ట్స్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఈవినింగ్ ఒక వన్ అవర్ అయితే వాళ్ళని గేమ్స్ ఆడించడానికి పెడతారండి ఎందుకంటే వారికి పాపం మానసికంగా ఒత్తిడి అయితే పెరుగుతుంది అండి స్టడీస్లో ఉన్నప్పుడు కాబట్టి ఇంక అందరూ కలిసి హ్యాపీగా ఒక హవర్ అయినా సరే ఆడుకుంటే వాళ్ళకి రిలాక్సేషన్గా ఉంటుందనమాట ఇప్పుడైతే స్కూల్లో ఇదైతే నడుస్తుందండి అలాగే ఇంకా యువతకు అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు సంక్రాంతికి అని దసరాకి అని ఇలాంటి ఫెస్టివల్స్ ఏవి అయితే జరుగుతాయో వాటికి పోటీలు అనేవి పెడుతున్నారనమాట ఇప్పుడు గ్రామపంచాయతీకి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు వాళ్ళందరూ కూడా యువతికి ఆడవాళ్ళకి చిన్న పిల్లలకి సపరేట్ సపరేట్గా గేమ్స్ అనేవి కండక్ట్ చేసి ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట ఇంకా వినాయక మాకైతే లేఔట్లో వినాయక చవితి జరిగినప్పుడు అందరూ కూడా ఇలాంటివన్నీ కండక్ట్ చేసేవారనమాట ముఖ్యంగా లేడీస్ అయితే బాగా చురుగ్గా పాల్గొంటారు అండి అలాగే యవ్వనం యూత్ కూడా బాగా పాల్గొంటారు అనమాట పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇలాగా గ్రామీణ ప్రాంతాల్లో వారు దూరంగా ఉంటున్నామని కాకుండా అక్కడ కూడా ఇప్పుడు చాలా రకాలుగా డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయండి అందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటున్నారు అనమాట వారికైతే స్ట్రెస్ రిలీఫ్ అనేది గేమ్స్సే అండి